హలో చెప్పండి

చెప్పండి హోమ్లోనా అండి ఏం చేస్తూ ఉంటారండి మీరు బిజినెస్ చేస్తారా అంటే హోమ్లో హోమ్లోనా అండి ఎక్కడండి సైట్ ఎక్కడ తీసుకున్నారు కరీంనగర్లోనా ఓకే అండి బిజినెస్ మీకు ట్రేడింగ్కి లైసెన్స్ ఉందా అండి ఓకే అండి ఇప్పుడు మీరు సెల్లింగే కదా అంటే ప్రాపర్టీ కంప్లీట్ కొనేస్తున్నారా ఇప్పుడు లేకపోతే కన్స్ట్రక్షన్ చేస్తారా డైరెక్టు ఓకే అండి మీ సిబిల్ స్కోర్ ఎంతుందండి మీరేవైనా చెక్ చేసుకున్నారా ఒకసారి మరి సిబిల్ స్కోర్ అంటే ఇప్పుడు మీరు ఎక్కువ బిజినెస్ అంటున్నారు కదా బ్యాంక్లో ఎక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేస్తుంటే మీరు గనుక ఏవన్నా కరక్ట్ మీరు బ్యాంక్ అన్నది ఎడైనా ఈఎంఐలు గానీ కరక్ట్ మీరు మెయిన్టైన్ చేయకపోతే మీకు మీ స్కోర్ అనేది తగ్గిపోతుందండి

ఓకే అండి మీరొకసారి బ్యాంక్కి రావాల్సి ఉంటుందండి కొన్ని డాక్యుమెంట్స్ నేను చెప్తాను అయి నోట్ చేసుకోండి ఒకటి ఆధార్ కార్డ్ కావాలి అండ్ ఇంకోటి పాన్ కార్డ్ మీ పాన్ ఉండాలి ఇది ఆధార్ పాన్ కూడా మీ మొబైల్ లింకప్ అయి ఉండాలి ఇంకోటి ఐటీఆర్ మీకు ఐటీ వస్తుం ఐటీ ఐటీఆర్ ఫైల్ చేసారా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ రావాలి కంపల్సరీ టూ ఇయర్స్ అయితే మీరు కంపల్సరీ మీరు సబ్మిట్ చేయాలండి ఇంకా మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకొచ్చుకోండి ఇంకోటి ఎవరైతే ఇప్పుడు మీరు కొంటున్నారో వాళ్ళవి సంబంధించినది ఏవైనా మీకు డాక్యుమెంట్ గానీ ఏవన్నా ఇస్తే అది కూడ తీసుకుని రండి ఒకసారి మీరు బ్యాంక్కొచ్చిన తర్వాత ఒకసారి వెరిఫై చేద్దాం అండి మీకీ లోన్ ఎంత అవసరం ఉంటుందండి నియర్లీ ఓకే అండి మీరైతే రండి వస్తే మేం మేం కూడా చూడాలి చెక్ చేయాలి దాన్ని బట్టి మీరు బ్యాంకొచ్చినాక మాట్లాడదాం సరే అండి మరి ఓకే అండి ఓకే అండి మండే మార్నింగ్ రండి సరే అండి రైట్ అండి